అవునండి చెప్పండి ఎన్ని డేస్ నుంచి ఉందండి అవునా ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేసారా అయితే నేను మీకు నేను కొన్ని చెప్తాను అవి తీసుకోండి ఫివర్ హై ఫివర్ ఉందా తక్కువ ఉందా అంటే నార్మల్గా ఉందా అయితే డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోండి ఒకటి డైలీ ట్వైస్ హెడేక్కి డాట్ అయినా డాటే తీసుకోండి కోల్డ్కి సిట్రజిన్ సిట్రజిన్ తీసుకోండి సిట్రజిన్ నైట్ వేసుకోండి డాట్ డోలో తిన్న తరువాత టూ టైమ్స్ మార్నింగ్ నైట్ వేసుకోండి ఓకే అండి ఇంకా ఇప్పటికైతే అవే వేసుకోండి డైలీ మంచి ఫుడ్ తీసుకోండి స్వీట్స్ అవన్నీ తినకండి రెస్ట్ ఎక్కువ తీసుకోండి ఓఆర్ఎస్ త్రాగండి ఓఆర్ఎస్ఎల్ త్రాగకండి అట్లనే అది కూడా ఎక్కువ తీసుకోకండి తీసుకోవచ్చులే కానీ ఎక్కువ తీసుకోకండి డైలీ వన్స్ తీసుకోండి అంతే నాన్వెజ్ ఎవాయిడ్ చేయండి ఇంకా గ్రీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి గ్రీన్ వెజిటేబుల్స్ జ్యూసేస్ తీసుకోండి బాగా ఫైబర్ ఉన్నవి

వార్మ్ వాటర్ త్రాగండి ఓకే అండి థ్యాంక్ యూ